పదివేల ఎనిమిది వందల తొంభై తొంది ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు లక్షల ముప్పై వేల అరు వందల తొంభై ఒక లక్షతొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు లక్షల డెబ్భై వేల ముడు వందల ఎనభై